చాలా మంది తెలుగు ప్రజలు వేరే ఫారిన్ భాషకి వెళ్ళి ఫారెన్ రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ చదువు సరిగ్గా చెప్పరు తెలుగు రాష్ట్రం కదా వేరే ప్రక్క ఊరు వెళితే ఇంగ్లీషులో చెప్తారు అందుకనే వేరే ఊరు పంపిస్తున్నారు ఇలా చేయడం వల్ల తెలుగు భాష పడిపోతుంది దీనిని చాలా మంది తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు ఎలా అంటే తెలుగు గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా చేయించడం తెలుగు భాషను అందరికీ చెప్పడం తెలుగులో తెలుగులో అన్నీ మాట్లాడటం లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి జనం ఎలా పాల్గొనవచ్చు ఈ ప్రయత్నాలలో వాళ్ళ కొడుకులని కూతుళ్ళని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని అనకుండా ఒక కొన్ని సంవత్సరాలు తెలుగు స్కూళ్ళ పంపిస్తే తెలుగూ భాషకు ఉన్నా ముఖ్యమైన పాఠం తెలుసుకుంటారు